చిత్తూరు జిల్లాలో ప్రధాన వినోద కార్యక్రమాలు ఏవి అనగా ఇక్కడ చాలా వినోద కార్యక్రమాలుకి ఉంటుంది ఎటువంటి మనం ఎంతగానో ఆనందించవచ్చు అవి ఏవి అన్నట్లయితే మనం ముఖ్యంగా పార్కు లను తీసుకోవచ్చు పార్కులు ఎక్కువగా ఎప్పుడు ఎంజాయిమెంట్ అనేది ఉంటుంది అన్నట్లయితే మనం పార్కు లో ఆదివారం వంటి సెలవు దినాలలో వెళ్లినట్లైతే పార్కు లో ఎంతో వినోదకరంగా ఉంటుంది అలాగే మనం ఎంతగానో దానికి ఆనందంగా ఉంటాము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు రంగస్థలాలు అన్నట్లయితే ఇక్కడ ఎక్కువ సినిమా థియేటర్లు ఉండడం ద్వారా ఎంతగానో ఒక కొత్త సినిమా అనేది విడుదల అయింది అన్నట్లు అయితే ప్రజలు ఎంతగానో ఆనందంతో అక్కడికి వెళ్తారు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే వెళ్లే సినిమా దగ్గర్లోని జనం వెళ్లే సినిమా థియేటర్లు చాలా ఉన్నాయి అది ఎమ్మెస్సార్ థియేటర్ అవ్వొచ్చును మరియు రాఘవ థియేటర్ చాణిక్య థియేటర్ గురునాథ థియేటర్ వెళ్ళొచ్చును ఇంకా క్రీడా క్రీడా మైదానాలు తీసుకున్నట్లయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా మెసానిక్ మరియు పోలీస్ గ్రౌండ్ లాంటి క్రీడా క్రీడా మైదానాలు ఉన్నాయి ఇంకా ఫ్రీ పార్కు డియర్ పార్క్ అనే పార్కులు కూడా ఉన్నాయి కానీ పార్కు ల్లోకి ప్రవేశించడానికి కొంచం రుసుము కట్టి వెళ్ళాలి ఇంకా డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది ఇంకా ఉగాది బ్రహ్మోత్సవాలు లాంటివి కూడా సాంస్కృతిక కాలతిక కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటాము